తెలంగాణలో రెండు రకాల స్క్రీన్స్ ఉన్న థియేటర్లు మనకు అవైలబుల్గా ఉన్నాయి ఒకటి ఏమో మల్టీప్లెక్స్లు అవి అయితే ఇంకొకటి ఏమో సింగిల్ స్క్రీన్ తర్వాత మన తెలంగాణ ఏరియాలో సింగిల్ స్క్రీన్స్ అనేవి చాలా ఫేమస్గా ఉండేవి ఈమధ్య వచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కొన్ని కొన్ని సినిమాలకు మాత్రమే అర్ధరాత్రి ఒకటి ఏఎం షోస్కి ఆలోచిస్తున్నారు అందులో కొన్ని సినిమాలు వచ్చి ఎగ్జాంపుల్గా సలార్ గుంటూరు కారం కొన్ని సినిమాలకు మాత్రమే పర్మిషన్స్ దొరుకుతున్నాయి అయితే చాలామంది టౌన్లో పనిచేసే వారు వారికి మల్టీప్లెక్స్లోనే ఎక్కువగా సినిమాలకు వెళ్తారు అయితే మల్టీప్లెక్స్లో ఉండే థియేటర్ల ధర టికెట్ల ధర ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండే సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడికి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కాబట్టి అక్కడ ఉన్న సదుపాయాలు కూడా చాలా బాగానే ఉంటాయి కాబట్టి అక్కడ రేట్లు ఎక్కువగానే ఉంటాయి ఇకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి మన దగ్గర రేర్ కాబట్టి సిటీలో ఉండే కాలేజ్ విద్యార్థులు కాని వారు వీరు కాని సింగల్ స్క్రీన్ థియేటర్లో చూడడానికే ఇష్టపడుతూ ఉంటారు అయితే టికెట్ ధరలు సింగల్ స్క్రీన్ థియేటర్స్ వచ్చేసరికి పెద్ద పెద్ద ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు మాత్రమే ఎక్కువ రేట్లు ఉంటాయి అది కూడా గవర్నమెంట్ జీవో ఆర్డర్ ప్రకారమే ఎక్కువ రేట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది పెద్ద నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు గవర్నమెంట్ దగ్గర అప్లై చేసుకుంటే వాటికి అప్రూవ్ అయిన తర్వాతనే టికెట్ ధరలు అనేవి ఎక్కువగా వస్తాయి అయితే ఇకపోతే మల్టీప్లెక్స్లలో ఇంకా ఎక్కువ టికెట్ ధరలు ఉంటాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి మెయిన్గా రోడ్డు మీదనే ఉంటాయి అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి టికెట్ ధరలు సింగల్ స్క్రీన్ థియేటర్స్ మల్టీప్లెక్స్ తోటి కంపేర్ చేస్తే తక్కువగా ఉంటాయి ఇకపోతే నేను వెళ్లిన థియేటర్లో చెప్పాలి అంటే ఆర్టిఎక్స్ రోడ్స్లో సిక్స్ థియేటర్స్ ఉంటాయి అందులో థియేటర్లో నేను ముఖ్యంగా వెళ్లినవి సుదర్శన్ దేవి ఈ థియేటర్లో వెళ్లాను అక్కడికి చాలామంది ఫాన్స్ తమ ఫేవరెట్ హీరోస్ని సెలబ్రేట్ చేయడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అందులో మరి ఏమైనా మంచి సినిమాలు అయితే తమ ఇష్టపడ్డ హీరోలు కూడా అప్పుడప్పుడు స్పెషల్గా కారులలో వస్తూ ఉంటారు అక్కడికి జనాలని ఫ్యాన్స్ని చూడ్డానికి థియేటర్లో అక్కడ ఉండి జనాలని సినిమాని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఇక పోతే మల్టీప్లెక్స్లు అనేవి నేను పోయిన మల్టీప్లెక్స్ అనేది చాలా తక్కువ ఫోరం సుజనామాల్లో ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే నేను రెండు మూడు సార్లు వెళ్లాను కాకపోతే అక్కడ నేను గమనించింది ఏందంటే అక్కడ వాతావరణం అనేది చాలా బాగుంటుంది చాలామంది ధనవంతులు మాత్రమే అక్కడికి రావడానికి చూస్తారు అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా తినుబండారాలు తినడానికి కాని ఇంక చాలా ఫెసిలిటీస్ అనేది సౌకర్యవంతంగా ఉంటాయి అక్కడ అదే మన సింగిల్ స్క్రీన్ థియేటర్ వచ్చేసరికి అక్కడ అన్ని సదుపాయాలు ఉండవు అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కొందరు ధనవంతులు కానీ వాళ్ళందరూ మాల్స్లో వెళ్లడానికి చూస్తూ ఉంటారు ఇక పోతే మంచి అనుభవం మాత్రం తమ ఫేవరెట్ హీరోస్ని చూసేటప్పుడు మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే అనుభవం బాగుంటుంది ఎందుకంటే చాలా మంది తమ అభిమానులు మొదటి రోజు చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఆ అనుభవం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇకపోతే మల్టీప్లెక్స్ థియేటర్లకి చాలామంది ఉద్యోగాలు చేసేవారు కాని లేకపోతే ఫ్యామిలీస్లని కాని అలాంటి వారు వస్తూ ఉంటారు సో మీరు ఎప్పుడన్నా మంచి ఎంజాయ్ చేద్దాం ఫ్యాన్స్ నుండి మంచి వొర్లుదాం డాన్స్ చేద్దామంటే సింగిల్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్లడమే కరెక్ట్ ఇకపోతే మల్టీ మల్టీప్లెక్స్లకు మన తాతమ్మలు కాని నానమ్మలు కానీ ఎవరన్నా ముసలి వారు ఉన్నారు అనుకో వాళ్లు మాత్రం మల్టీప్లెక్స్లకు తీసుకవెళ్లడమే మంచిది ఎందుకంటే మనకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ దగ్గరో పార్కింగ్ కాని అవి కాని ఇవి కాని చాలా అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది వారిని ఇబ్బంది పెట్టడం అవుతుంది సో ఎప్పుడన్నా మన నాన్నలని కాని అమ్మ నాన్నల్ని కాని ఎవరన్నా పెద్ద వారిని తీసుకవెళ్లాల్సి వచ్చినప్పుడు మల్టీప్లెక్స్లకు వెళ్లడమే మంచిది మరియు మల్టీప్లెక్స్లకు వెళ్లడం ఇంకో అడ్వాంటేజ్ ఏంటిది అంటే అక్కడ మల్టీప్లెక్స్లలో స్క్రీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఒకటేసారి నాలుగు ఐదు సినిమాలు ఆడడం జరుగుతుంది మనకు ఒకవేళ ఒక సినిమా నచ్చకపోయినా కాని మనం అప్పుడే ఇంకో సినిమాకి అక్కడే వెళ్లిపోవచ్చు మరియు మల్టీప్లెక్స్లలో షాపింగ్స్ కూడా చాలా ఉంటాయి సో మనకి ఎప్పుడన్నా బోర్ కొట్టి థియేటర్కు వెళ్ళి బయటికి వచ్చి ఏమన్నా చేద్దామంటే మనం అక్కడ ఉండే అవైలబుల్గా ఉండే షాపులలో షాపింగ్ చేయవచ్చు కొద్దిసేపు తీరవచ్చు అలా టైంపాస్ అయిపోద్ది నేను వెళ్ళినా మాల్స్లలో ఒకటి సుజనామాల్ అంతే నేను ఇంకే మాల్ వెళ్ళలేదు ఏం బి ఏఎంబి ఒకసారి వెళ్ళాను హాలీవుడ్ మూవీస్కి మాత్రమే వాటికి వెళ్లాను నేను రీసెంట్గా అక్కడ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అంటే గార్డియన్స్ ఆఫ్ ద గేలక్సీ వాల్యూం త్రీ నా అనుభవం బాగానే ఉండింది కాకపోతే అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు మల్టీప్లెక్స్లలో ఎక్కువ ఇన్ డీసెన్సీ అనేది ఎక్కువగా ఉండదు అందరూ మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్లస్ అంబియన్స్ కాని మల్టీప్లెక్స్ స్క్రీన్స్ సైడ్కు ఉండే లైట్లు కాని అవి కాని ఇవి కాని బాగా ఉంటుంది అంతే ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా ఫేమస్వి వచ్చేసరికి ఆర్టిఎక్స్ రోడ్లో ఆరు థియేటర్లు ఉన్నాయి సుదర్శన్ థియేటర్ కాని దేవి థియేటర్ కాని ప్రశాంత్ మంజు ఇవన్నీ సికింద్రాబాద్లో చాలా ఫేమస్ థియేటర్లు మియాపూర్ వచ్చేసరికి రాంగా భుజంగా అనే రెండు థియేటర్లు ఉంటాయి అక్కడ ఈ థియేటర్లు అనేవి చాలా ఫేమస్గా ఉంటాయి నేను ఎప్పుడు వెళ్ళినా మా ఫ్రెండ్స్ తోటి ఈ థియేటర్లకే వెళుతూ ఉంటాను మా అనుభవం సింగల్ స్క్రీన్ థియేటర్లోనే బాగా ఉంటుంది ఇరవై ఇరవై నుంచి ముప్పై ఏళ్ల వారి వాళ్లకి ఈ థియేటర్స్ మంచిగా అనిపిస్తూ ఉంటాయి